ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక సాంసృతికంగా గొప్ప ప్రాంతం ఇక్కడ అనేక ప్రాచీనమైన సాంప్రదాయ కళారూపాలు శైలిలు ఉన్నాయి అంతేకాకుండా ఆధునిక కళారూపాలకు కూడా ఇక్కడ చోటు దక్కింది మరి సాంప్రదాయ కళారూపాలు అంటే మొదటిగా యక్షి గానం మరి యక్షి గానం ఇది ఒక ప్రాచీనమైన నాట్య రూపం దీనిలో సంగీతం నృత్యం నాటకం కలిసి ఉంటాయి యక్ష గానంలో పురాణ కథలను ప్రదర్శిస్తారు ఈ కళారూపంలో పాల్గొనే వారందరు పురుషులే యక్షి గానం ప్రదర్శనలు చాల రాత్రులు పాటు జరుగుతాయి యక్ష గానం చాలా ఖరీదైన కళారూపం రెండవదిగా కృష్ణ నాటకం ఇది కూడా ఒక ప్రాచీనమైన నాట్య రూపం దీనిలో శ్రీకృష్ణుని జీవిత చరిత్రను ప్రదర్శిస్తారు ఈ కల రూపంలో పాల్గొనే వారందరు పురుషులే కృష్ణ నాటకం ప్రదర్శనలు చాల భక్తితో జరుగుతాయి కృష్ణ నాటకం చాలా ప్రజాదారణ పొందిన కళారూపం మూడోదిగా బుట్ట బొమ్మలు ఏలూరు బుట్ట బొమ్మలు ప్రపంచ ప్రసిద్ది చెందినవి ఈ బొమ్మలను వెదురు రంగుకాకితాలతో తయారు చేస్తారు ఈ బొమ్మలు చాల రంగు రంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి బుట్ట బొమ్మల తయారీ ఒక కుటీర పరిశ్రమ అలాగే చెక్క బొమ్మలు కూడా మళ్ళీ మరి ఏలూరు జిల్లా చెక్క బొమ్మలు కూడా చాలా ప్రసిద్ది చెందినవి ఈ బొమ్మలను చాలా నైపుణ్యంతో చెక్కుతూ చేయడం ద్వారా తయారు చేస్తారు ఈ బొమ్మలు చాలా సున్నితంగా అందంగా ఉంటాయి చెక్క బొమ్మల తయారీ ఒక కుటీర పరిశ్రమ ఐదవదిగా లేపాక్షి లేపాక్షి ఒక ప్రాచీనమైన కళారూపం దీనిలో గోడలపై చిత్రాలను చిత్రించడం జరుగుతుంది ఈ చిత్రాలు చాలా రంగురంగులతో భారీగా ఉంటాయి లేపాక్షి చిత్రాలు చాలా మతపరమైన అంశాలను చిత్రీకరిస్తాయి అలాగే లేపాక్షి చిత్రలేఖనం ఒక కుటీర పరిశ్రమ ఆధునిక కళారూపాల గురించి చెప్పుకుంటే మరి చిత్రలేఖనం అనేది కూడా ఒక మంచిది ఏలూరులో చాలా మంది ప్రముఖ చిత్రకారులున్నారు వారు వివిధ అంశాలపై చిత్రాలు చిత్రించడం జరుగుతుంది అలాగే మరి చక్కటి అంశాలను వారు చిత్రించడం ఏలూరులో జరిగినటువంటి కార్యక్రమాలు అక్కడున్నటువంటి మంచి మంచి పురాతనమైనటువంటి కార్యాలను వారు తెరకెక్కించడం జరిగింది ఈ విధంగా చిత్ర పరిశ్రమ అనేది కూడా ఏలూరులో ఒక మంచి గుర్తింపును పొందిందని తెలియచేస్తూ ఉన్నాము